నేను ఒక మిక్సీ ఆర్డర్ పెట్టాను ఆ మిక్సీ అస్సలు మంచిగా రాలేదు అందులో పని అది అస్సలు సరిగ్గా పనిచేయలేదు వైర్ చిరిగిపోయి వచ్చింది అలా నా మిక్సీ అస్సలు మంచిగా రాలేదు నేను ఆన్లైన్ మీషోలో ఒక మిక్సీ ఆర్డర్ పెట్టాను ఆ మిక్సీ అస్సలు బాగా రాలేదు అందుకే దానిపైన నాకు మంచి ఒపీనియనే లేదు అందుకే ఆ మిక్సీ నేను మళ్ళీ రిటర్న్ రిటర్న్ పెట్టాను వాళ్ళు రిటర్న్ తీసుకోలేదు నాకు ఆ మిక్సీ వల్ల నా అమౌంట్ కూడా నేను చాలా కోల్పోయాను నా అమౌంట్ లాస్ అయ్యాను నేను అలా మిక్సీ వల్ల నేను ఆన్లైన్ ప్రొడక్ట్స్ నమ్మట్లేదు అందుకే నాకు ఇది ఒక మంచి నెగటివ్ ఎక్స్పీరియన్స్ అని నేను భావిస్తున్నాను